మా తోటలో పెంచే పూలు పండ్లను ఏం చేస్తామంటే పూలను మా ఇంటి గుమ్మానికి లేదా పూజకు ఇంకా ఇతర పనులకు వాడతాము అదే పండ్లయితే కొన్ని తినడానికి మా హెల్త్ను మంచి ఉంచుకోవడానికి ఇలా వాడుతాం ఇంకా మంచిగా చెప్పాలంటే వాటిని వాణిజ్య పరంగా కూడా ఉపయోగిస్తాం మా బిజినెస్లు అమ్ముకోవడానికి ఇతరులకు అమ్మడానికి వాటి ద్వారా ఆదాయం పొందడానికి ఇంకా ఈ విధంగా వాటిని జ్యూస్లు చేసుకొని తాగడానికి వాటిని వాటిని స్కిన్ స్కిన్ కేర్కు ఉపయోగించడానికి ఈ విధంగా ఉపయోగిస్తాము సో ఆ విధంగా మా ఆదాయాన్ని పెంచుకుంటాం మా ఇంటిని అలంకరించుకుంటాం మా దేవునికి అభిశే మా దేవునికి అలంకరిస్తాం చాలానే జరుపుతాం